నెల్లూరులో గుర్తింపు పొందిన క్రీడాకారులు చాలానే ఉన్నారు వారిలో రాజగోపాల్ ప్రముఖ క్రీడాకారుడు అలాగే పవన్ కుమార్ రెడ్డి క్రికెట్లో పేరు మోసిన ఆటగాడు కే చిరణ్ తేజా పెన్కాక్ సిలాట్ పోటీలో పాల్గొని పేరుగాంచినాడు రాష్ట్రస్థాయిలో జూనియర్ ఆట్య పాఠ్య ఛాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు అయిన సురేంద్ర సంతోష్ సవితా ప్రత్యూష వారు ప్రతిభను కనబరిచినారు క్రీడాకారులకు అజయ్ కుమార్ అనే కోచ్ మంచి చూచినలు చేస్తున్నారు దీనివల్ల క్రీడాకారుడు ఆటలలో విజయం సాధిస్తున్నారు ఇలా క్రికెట్ క్యారమ్స్ వాలీబాల్ హాకీ బ్యాడ్మెన్టన్ బాస్కెట్బాల్ స్కేటింగ్ మొదలైన క్రీడల్లో నెల్లూరుకు చెందిన అనేక క్రీడాకారులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లి విజయం సాధించడం సంతోషకరమైన విషయం